మేము బిర్యానీ ఫస్ట్ పెట్టిన ఆర్డర్ కాకుండా వేరే అడ్రస్కి మార్చాలి అండి డెలివరీ బాయ్ ఇప్పు మేము పెట్టిన అడ్రస్ కాకుండా వేరే వేరే దగ్గరికి వెళ్ళినాము అక్కడికి అడ్రస్ మార్చి మేము అడ్రస్ పంపిస్తాము ఆ అడ్రస్కి మీరు మాకు వచ్చే బిర్యానీ పార్సల్ని ఆ అడ్రస్కి ఫస్ట్ పెట్టిన అడ్రస్కి కాకుండా ఇప్పుడు మళ్ళీ మేము పెట్టించిన అడ్రస్కి బిర్యానీ పంపించండి మేము ఇప్పుడు ఉన్న అడ్రస్ని మేము ఎక్కడ అంటే మీకు అడ్రస్ మేము సెండ్ చేస్తాం ఎక్కడ ఉన్నాం అనేది